హలో నేను స్వప్నని రమేష్ డ్రైవర్ గారేనా అవునండి మీరు రీచ్ అయిపోయారని చెప్పి వచ్చింది యాప్లో మీరు కనబడలేదే నాకు నేను అక్కడే ల్యాండ్ మార్క్ దగ్గరే ఉన్నాను పిక్అప్ ఇక్కడ చెప్పారు కదా బస్ స్టాండ్ పక్కన అవునండి మీరు కనబడలేదే నాకు ఖచ్చితంగా మీరు ఎక్కడున్నారో చెప్తారా కొంచెము హోటల్ దగ్గరే ఉన్నారా బస్ స్టాండ్ పక్కన హోటల్ దగ్గర ఉన్నారా నేను ఇటు ఇటు సైడ్ ఉన్నానండి రోడ్డుకి ఇటు పక్క ఉన్నాను చూడండి ఒకసారి ఎక్కడంటే కిరణ్ సూపర్ మార్కెట్ ఉంది చూడండి మీ ఆపోజిట్లో బస్ స్టాండ్ ఆపోజిట్లో కిరణ్ సూపర్ మార్కెట్ ఉంది చూడండి అవునండి కిరణ్ సూపర్ మార్కెట్ ఫ్రంట్లోనే నిలబడుకుని ఉన్నాము ముందరే కిరణ్ సూపర్ మార్కెట్ ఎదురుగానే ఉన్నాను అవును ఇట్లా కొంచెం తిరుక్కొని వచ్చెయ్యండి అవునండి ఇది వన్ వే మీరు అటు సైడ్ నుంచి తిరుక్కుని రావాలి కరెక్ట్గా చూపిసస్తుంది లొకేషన్లో మీరు వస వచ్చేసారని చెప్పేసి రీచ్డ్ అని చెప్పి వచ్చింది మీరు కనపడలేదు అందుకే కాల్ చేశాను మీరు ఆపోజిట్ సైడ్ రోడ్డుకి వెళ్లిపోయినట్టు ఉన్నారు బస్ స్టాండ్ పక్కన హోటల్ దగ్గర ఉన్నారు మీరు నేను ఇక్కడ ఇటు పక్క వే రోడ్డులో ఉన్నాను ఆపోజిట్ రోడ్డులో కిరణ్ ప్రవుజన్స్ స్టోరు అవును కిరణ్ ప్రవుజన్స్ స్టోరు ఫ్రంట్లోనే నిలబడుకొనున్నా ఇ ఇటు సైడ్ తిరుక్కొని వచ్చెయ్యండి అవునండి అవును అవును సార్ డ్రాప్ స్వామి స్ట్రీట్లో డ్రాప్ చేసేయండి ఇట్లా కొంచెం తిరుక్కొనొచ్చెయ్యండి ఇది రోడ్డు వన్ వే ఇది మీరు వెళ్ళి అక్కడ యుటర్న్ చేసుకొని రావాలి ఓకే సార్ నేను ఇక్కడే ఉంటాను గుర్తుపెట్టుకోండి కిరణ్ ప్రవుజన్స్ స్టోర్ దాని ముందరే నిలబడి ఉన్నాను సరే సార్ కొంచెం త్వరగా వచ్చెయ్యండి సరే